భారతదేశ రవాణా వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది మరియు అత్యంత విస్తృతమైనది ఇది రైలు రోడ్డు వాయువు మరియు నీటి మార్గాల ద్వారా ప్రయాణీకులను మరియు వస్తువులను రవాణా చేస్తుంది భారతీయ రవాణా వ్యవస్థలో అనేక సవాళ్ళు ఉన్నాయి వాటిలో కొన్ని అధిక రద్దీ భారతీయ రవాణా వ్యవస్థ అధిక రద్దీతో బాధపడుతుంది రైలు మార్గాలు రోడ్లు మరియు విమానాశ్రయాలు అన్నిటిలోనూ రద్దీ ఉంటుంది అసమర్ధత భారతీయ రవాణా వ్యవస్థ చాలా అసమర్థతో కూడుకుని ఉంది రైళ్ళు ఆలస్యంగా వస్తాయి రోడ్లు కూడా పాడవుతాయి మరియు విమానాలు సకాలంలో విమానాశ్రయాలకు చేరడం లేదు అసురక్షిత భారతీయ రవాణా వ్యవస్థ వ్యవస్థ అసురక్షితతో కూడుకొని ఉంది రైళ్ళల్లో ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు మరియు విమాన ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి భారతీయ రవాణా వ్యవస్థలో అనేక అవకాశాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని పెరుగుతున్న ఆర్థిక వృద్ధి భారతదేశ ఆర్థిక వృద్ధి స్థిరంగా పెరుగుతుంది దీనివల్ల రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది కానీ అదే సమయంలో అవకాశాలు కూడా పెరుగుతాయి నవీకరణ భారతదేశ రవాణా రవాణా వ్యవస్థను నవీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది ఇందులో కొత్త రైలు మార్గాల నిర్మాణం రోడ్ల మరమ్మతులు మరియు విమానాల కొనుగోలు ఉన్నాయి అంతర్జాతీయ సహకారం భారతదేశ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇతర దేశాలతో సహకారం కూడా తీసుకుంటుంది ఇందులో నెట్వర్క్ల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం సాంకేతికతను పంచుకోవడం మరియు పరిశోధనలో సహకారం ఉన్నాయి మొత్తం మీద భారతీయ రవాణా వ్యవస్థ అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది అయితే అనేక అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారతీయ రవాణా వ్యవస్థ భవిష్యత్తులో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాము